సార్ మాకు దగ్గరలో ఫంక్షన్ ఒకటి ఉంది సార్ మాకు రైసు ఇంకా సరుకులు ఉన్నాయి సార్ ఎలా అవుతుంది రైస్ ఎలా పడుతుంది సార్ బాస్మతి కూడా పట్టుకు వెళ్తామండి సోనా మసూరి కూడా పట్టుకు వెళ్తాం

ఏంటండి అది కంపెనీ బ్రాండ్ ఏంటండి అది

ఈ మధ్య ఎక్కువ స్టీమ్ వస్తున్నాయి అన్నారండి ఇవి బాగా ఉంటాయి అంటారా

మాకు ఇంకా ఒక నాలుగు రోజులు ఉందండి అంతే

అదే ఇవి సోనా మసూరి కూడా అంతే అండి

ఎంత అంతే పడుతుందండి బస్తా లలిత ఇది సోనా మసూరి కూడా బస్తా అంతే పడుతుందండి ఓకే అండి అది ఏమన్న ఇవి ఈ పాత బియ్యం ఏమన్న దొరుకుద్ది అండి అవి లేవంటారా

షుగరు కావాలండి స్వీట్లు ఉంటాయండి స్వీట్లు కావాలండి గోధుమ పిండి అదే లిస్ట్ ఉందండి నా దగ్గర లిస్ట్ మీకు ఇస్తాను అలా అయితే నాకు ఈరోజు సాయంత్రానికి మీకు ఫోన్లో వాట్సాప్ చేస్తాను లిస్టు అది మీరు నాకు ఒకసారి లెక్క చూసి చెప్తే ఎంత పడుతుంది ఏంటి అన్నది చూస్తాను అండి అంతా బాగా ఉంటుంది కదండి క్వాలిటీ గట్రా మాట రాకూడదు అండి అందుకని

ఇంక అన్నీ ఇక్కడ దొరుకుతాయి అంటున్నారు కాబట్టి అన్నీ ఇక్కడే తీసుకుంటాను మళ్ళీ ఎక్కడికి వెళ్ళే బాధ లేకుండా సరే సరే అండి అలా